వెయ్యిన్ని రెండువందల ముప్పై ఒకటి మూడు లక్షల ఇరవై అయిదువేల తొమ్మిదివందల అరవైఎనిమిది నాలుగు లక్షల ముప్పైరెండువేల నూటముప్పైరెండు తొమ్మిదిలక్షల ముప్పైరెండువేల నాలుగువందల ఎనభైఐదు ఒక లక్ష యాభైమూడువేల ఏడువందల ఎనభైతొమ్మిది